కాకినాడ జిల్లాలో ప్రసిద్ధమైన కథలు చాలా ఉన్నాయి అవి చాలా తరతరాల నుంచి మాకు చేరుతూ ఉన్నాయి అందులో శ్రీ డొక్కా సీతమ్మ అనే ఒక ఆవిడ చాలా ప్రసిద్ధమైన వ్యక్తి ఎందుకంటే ఆవిడ చాలా మందికి భోజనాలు పెట్ట భోజనాలు పెట్టడం అంటే ఏదో అలా ఇలా కాదు ఒకానొకనాడు తాను కాశి యాత్రను కూడా విరమించుకొని తనకోసం అంటే యాత్ర చేస్తూ ఉండగా కొంతమంది వస్తున్నారు అని తెలిసి తన కాశీ యాత్రని కూడా విస్మరించి తను ఇంటికి వెళ్ళి ఆ వచ్చేవాళ్ళకి భోజనాలు సిద్ధం చేసి పెట్టింది ఈ భోజనాలు పెట్టడం ఏంటి అని అనుకుంటున్నారు ఏమో ఒకప్పుడు ఇప్పుడు ఉన్నట్టుగా క్యాంటిన్లు కానీ హోటల్స్ కానీ ఉండేవి కాదు ఆ సమయంలో ఎవరో ఒకరు ఇంటికి వెళ్ళి భోజనాన్ని అడిగి పెట్టేవారు పాదచారులకు భోజనాలు పెట్టడం ఆవిడ చేతి లక్ష్యంగా చేసుకొని ఎంతోమంది పాదచారులకు భోజనాలు అందించింది ఆవిడ శిలా విగ్రహం కూడా వివేకానంద పార్క్లో అమర్చి ఉంటుంది అందులో ఆవిడ పేరు చెక్కి ఉంటుంది ఆవిడ చేసిన గొప్ప పని కూడా ఇప్పటికీ చిరస్మరణీయంగానే ఉంటుంది ఈ తరం వరకే కాదు ఎన్నో తరాలు మాట్లాడుకునేలాగా ఆవిడ జీవితాన్ని గడిపి వెళ్ళింది అలాగే గాథలు అంటే సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామి ఆలయం అది చాలా పురాతనమైన ఆలయం ఎంత పురాతనమైనదో అంతే అద్భుతమైనది కూడా ఆలయం గురించి వివరించాలి అంటే అది పంచారామాల్లో ఒకటిగా పేరు పేరు పొందింది శివుని పంచారామాలు కుమార్ రామేశ్వరం సామర్లకోట కోటిపల్లి ఎలా ఉండగా అందులో సామర్లకోట ప్రసిద్ధి చెందిన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు